స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో చాలా విధాలుగా మెరుగుపరచడానికి సహాయపడతాయి అలాగే కొన్ని చెడు పనులు చేయడానికి కూడా అది ఎంతో దోహదపడుతుంది ముందుగా మనం చూసుకుంటే స్మార్ట్ ఫోన్లు అనేవి ఇరవైయవ శతాబ్ధంలో ఎక్కువగా రావడం అంటే ఎక్కువగా అందరి చేతుల్లోకి వాడబడటం అనేది మనం చూస్తున్నాం స్మార్ట్ ఫోన్లు మన జీవితాలను అనేక విధాలుగా మెరుగుపరుస్తాయి ఈ స్మార్ట్ ఫోన్లు అనేవి మన ఇంటర్నెట్ను యాక్సస్ చేయడానికి అదేవిధంగా అంటే మనం తెలియనివి తెలుసుకోవడానికి లేకపోతే సమాచారాన్ని అందచేయడానికి ఇలాంటివన్నీ చేయడానికి అనేది మనకు స్మార్ట్ ఫోన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇతరులతో కమ్మూనికేట్ చేయడానికి మరియు లేకపోతే కొంత కొత్త సం విషయాలను సమాచారాన్ని నేర్చుకోవడానికి అలాగే అనుభూతి చెందడానికి కూడా మనకి అనుమతిస్తుంది ఇవి మనకు వినోదం మరియు ఆనందాన్ని కూడా అందిస్తాయి మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది వారు ఎదో ఒక విధంగా అంటే పక్కవారి హాట్స్పాట్ ఆన్ చేసుకొనో లేకపోతే వారి మొబైల్ డేటాను ఆన్ ఆన్ చేసుకొనో టీవీ షోలను అలాగే కొన్ని ప్రోగ్రాంలను వారు చూస్తూ ఇతరులతో వారి ఆనందాన్ని పంచుకుంటున్నారు స్మార్ట్ ఫోన్లు మన జీవితాలను మెరుగుపరచడానికి కొన్ని నిర్దిష్ట మార్గాలనేవి ఉంటాయి అవి ఏంటంటే కమ్మూనికేషన్ దాంట్లో మొదటిది కమ్మూనికేషన్ అనేది మనం ఇతరులతో మాట్లాడానికి అంటే ఇతరుల సమాచారాన్ని మనం తెలుసుకోవడానికి వారి సమాచారం మనం తెలుసుకోవడానికి అక్కడ బాగోగులు వారి బాగోగులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది స్మార్ట్ ఫోన్ మనకి ఇతరులతో కమ్మూనికేట్ చేయడానికి అనేక మార్గాలు అందిస్తుంది మనం టెక్స్ట్ అంటే రాస్తా రాసి వారికీ పంపచ్చు లేదా ఫోన్లు చెయ్యచ్చు ఫోన్లు చెయ్యచ్చు అన్నీ చెయ్యచ్చు అన్నీ చేసి వారితో మనం ముందుగా మాట్లాడుకోవచ్చు కాల్ చెయ్యచ్చు లేకపోతే వీడియో చా వీడియో చాట్ అని ఇలా అనేక విధాలుగా వారితో మనము కమ్మూనికేట్ అంటే మాట్లాడే సందర్భాలు వస్తున్నాయి ఇది మనకు దూరంగా ఎవరైతే ఉన్నారో మన స్నేహితులు లేకపోతే మన కుటుంబ సభ్యులు వారిని కలవటానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా వారిని చూసినట్లు ఉంటుంది కాబట్టి మనం ఇలాంటివన్నీ వినియోగంలో పెడుతున్నాము ఇంకా సమాచారం కూడా అంటే ఇంటర్నెట్కు యాక్సస్ అందిస్తుంది ఫోన్ ఇలాగా ఈ ఇంటర్నెట్ యాక్సస్ ద్వారా మనకి సమాచారాన్ని చేరవేయడానికి లేకపోతే మనం తెలుసుకోవడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎప్పుడై ఎక్కడికైనా మనం తెలియని ప్రదేశాలకి ఏదైనా వెళ్ళాలనుకుంటే కూడా మనం గూగుల్ మ్యాప్స్ అనేది ఉపయోగించుకుని దాంట్లో మనం ఎక్కడికైతే చేరాలనుకుంటున్నామో ఆ ప్రదేశం పేరు అలాగే మనం ఉన్న చోటుని దానికి అందిస్తే అది మనకు దారి అనేది చూపిస్తుంది ఇలా స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో చాలా రకాలుగా మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా వినోదం విషయానికి వస్తే వినోదం అనేది స్మార్ట్ ఫోన్లో చాలా అరుదుగా చాలా విరివిగా దొరుకుతుంది ఆటలు ఆడ ఆటలు ఆడవచ్చు లేకపోతే ఫోన్లో ఆటలు ఆడతారు ఆటలు ఆడి సమయాన్ని గడుపుతారు లేదా సినిమాలు చూస్తారు లేకపోతే టెలివిజన్లో కార్యక్రమాలు ఏవైనా వస్తే అవి ఫోన్లో కూడా వస్తున్నాయి వాటిని బట్టి చూస్తారు ఇలా చాలా సంగీతాన్ని వింటారు వారికి కావలసిన వస్తువులను చూసుకుని లేకపోతే ఏదైనా వారికి నచ్చిన బట్టలు ఇలాంటివన్నీ ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా మనకు స్మార్ట్ ఫోన్లు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి ఇలా చూసుకుంటే ఒకటి కాదండి స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో మెరుగుపరచడానికి చాలా మార్గాలు నిర్దేశించాయి ఇవి మనకు కమ్మూనికేషన్ చేయడానికి సమాచారాన్ని యాక్సస్ చేయడానికి వినోదం పొందడానికి మరియు ఇలా ఇతరులకి సహాయం చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది